నేను ఒక రైలు ఎక్కాను ఆ రైలు పేరు ఏంటంటే వందేభారత్ సికింద్రాబాద్ టూ వైజాగ్ మాటా చాలా బాగుంది ట్రైన్ అయితే అది ఎక్కినప్పుడు అసలు అనుకోలేదు అంత బాగుంటుందని చాలా బాగుంది బెర్తులు కాని సీట్లు కాని ప్రతిదీ చాలా బాగుంది వాష్రూమ్స్ కాని అవన్నీ నీట్గా క్లీన్గా ఉన్నాయి సీట్లు అయితే చాలా బాగుంది నేను అనుకున్న సమయం కంటే ముందుగానే ట్రైన్ తీసుకెళ్ళిపోయింది అంటే చాలా మంది దూర ప్రయాణాలు చేయలేరండి ఎందుకంటే ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు ఎక్కువ దూరం ప్రయాణం అంటే భయపడిపోతారు అటువంటి వాళ్ళకి మంచి ఆప్షన్ మాట ఈ ట్రైన్ ఇది ఎక్కడం వాళ్ళ త్వరగా మనం అనుకున్న సమయం కంటే ముందుగానే గమ్యం చేరుతాము అలా వెళ్ళన్నమాట మేము సికింద్రాబాద్లో ఎక్కాము వైజాగ్లో దిగాము చాలా బాగుంది ట్రైన్ అయితే శబ్దం లేదు చక్రాలు గట్ట అన్ని చాలా బాగున్నాయి రైలు పట్టాలు కూడా చాలా బాగా నీట్గా చేశారు దానికంటే ఒక వే వదిలేసారు మాట వెళ్ళడానికి దారి వదిలేస్తారు సపోజ్ ఈ ట్రైన్ వెళుతున్నప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి ఏమన్నా మిగిలిన రైళ్లు పక్కన ఆగుతే మాట ఈ రైలు బండి వెళ్తున్నప్పుడు అలాగా తక్కువ సమయంలో త్వరగా చేరిపోవడానికి ట్రైన్ అయితే వేసారు ఇదైతే చాలా బాగుంది నేనైతే సికింద్రాబాద్ టు వైజాగ్ వరకు ప్రయాణం చేశాను అనమాట అప్పుడు చాలా ఆనందం కలిగింది నేను త్వరగా ఇంటికి చేరుకున్న అని చెప్పేసి చాలా మనసులో ఆనందపడ్డాను